నేను గత వారము ఒక రెస్టారెంటు నుంచి బిరియాని తెప్పించాను ఆ రెస్టారెంటు నాణ్యత సేవ గురించి ఊరంతా చాలా బాగా చెప్పుకుంటున్నారు డెలివరీ కూడా చాలా త్వరగొచ్చింది కానీ దా బిరియాని పరిమాణం మాత్రం చాలా తక్కువ ఉంది రుచికి రంగుకి టేస్ట్కి ముక్కల సైజ్కి ముక్కల క్వాంటిటుకి ఏ మాత్రం తగ్గించలేదు తను కానీ ఒకటి ప్రతి కులం ఏమన్నాను ప్రతి కులం ఏమంటే పరిమాణం మాత్రం చాలా తక్కువకిచ్చినా డు